శ్రీనివాసులు గారు మీరు ఏదైనా పర్యాటక ప్రదేశం గురించి వివరించండి తప్పకుండా అండి వివరిస్తానండి మాది నెల్లూరు అండి నెల్లూరుకి మాకు దగ్గరలో శ్రీ తి శ్రీ తిరుమల దేవస్థానం ఉందండి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి మాకు కుల దైవం అండి మేము ప్రతిసారి తిరుమలకు పోయి దర్శనము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆ భగవంతుని కృప మాకు ఉండాలని ఆయన యొక్క కృప మా మీద ఎల్లవేళల చూపించాలని అప్పుడప్పుడు తిరుమలకి మా కుటుంబ సమేతంగా పోయి ఆ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వస్తాము అండి ఇది తిరుమల అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం ఇక్కడికి ఇక్కడ రెండు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర దేశాలు విదేశాల నుంచి కూడా టూరిస్టులు కూడా చాలామంది వస్తు ఉంటారు అండి శ్రీ తిరుమల కొండపై కొలువైన శ్రీవారిని దర్శించుకోవడంతో చాలా మంది ఆయన చూసేందుకు వచ్చి ఆసక్తి కనుపరుస్తారు అండి శ్రీ ఏడుకొండలపై ఏడుకొండలపై ప్రకృతి అందాల మధ్య కొలివు తీరిన శ్రీ తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికంగా కాదు పర్యాటకంగా కూడా చాలా ప్రాముఖ్యత కలిగింది పర్యాటకంగా అంటే చాలా అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు చాలా ఉన్నాయి అందువల్ల పర్యాటకంగా చూసి వచ్చే వాళ్ళు కూడా వస్తుంటారు కొత్తగా వెళ్ళే వారు అక్కడ చూడలసిన ముఖ్యమైన ప్రదేశాలు చాలా ఉన్నాయండి ఇప్పుడు అవి మీకు సవివరంగా చెప్పుకుంటున్నాను అండి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి నిత్య పూజలతో సంవత్సరం ఏడాది పొడవునా ఆరాధనలతో శ్రీవారి ఆలయము కన్నుల పండుగగా కనిపిస్తుంది అండి ఎక్కువగా సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో అయితే బ్రహ్మోత్సవాలు చేస్తారు అప్పుడు కూడా చాలా రద్దీగంటది అప్పుడు దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుందండి స్వామివారిని సాధారణ రోజుల్లో అయితే కనీసం ఒక యాభై వేల మంది భక్తుల దాకా లక్ష దాకా వెంకటేశ్వర స్వామిని చూసుకుంటారు దాన్ని పక్కనే ఒక ఆకాశ గంగ తీర్థం అని ఉంది ప్రధాన ఆలయం నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఆకాశగంగా జలపాతం కూడా ఉంది మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆకాశగంగా జలపాతం చూసి ఆనందంగా విహరిస్తుంటాం అండి ఈ జలపాతం పడుతు ఉంటే భక్తులలో మతపరమైన విశ్వాసాన్ని నింపుతుంది జలపాతానికి దగ్గరలో దేవి మాత ఆలయం ఒకటి ఉంది ఆ ఆలయంలో భక్తులు పూజలు చేసుకోవచ్చు ఆకాశగంగా అందాలు మరింత శోభాన్ని శోభతో కనిపిస్తాయి అండి పోతే ఇకపోతే శిలాతోరణం శిలాతోరణం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది దీనికి పదకొండు కిలోమీటర్ల తిరుమలకి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది అక్కడికి క్యాబులు కానీ వ్యాన్లు కానీ పోతుంటాయి వాళ్ళు తీసుకెళ్తారు ఈ నిర్మాణంలో టూరిస్టులు ఆశ్చర్యాన్ని కూడా నింపుతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఇలా ఏర్పడినవి కేవలం మూడున్నాయి అందులో ఒకటి తిరుమల శిలా తోరణం ఒకటి కావడం విశేషం వెంకటేశ్వర స్వామికి అనుసరించే విధంగా ఈ శిలా తోరణం భక్తుల నమ్మకాలతో ముడిపడి ఉంది ఈ శిలా నిర్మాణాన్ని జా జాతీయ స్మారకంగా మన రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షిస్తుంది ఎక్కువ తిరుమల పోయేవాళ్ళు కూడా ఇవి ఎక్కువ చూస్తు ఉంటారండి ఇకపోతే అక్కడ పద్మావతి అమ్మవారి దేవస్థానం కూడా ఉంది ఇది ఒక కిలోమీటరు దూరంలో పద్మావతి అమ్మవారి ఆలయం ఉంటుంది తిరుపతిలో పవిత్ర నిర్మాణాలలో ఈ ఆలయం ఒకటి అమ్మవారి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత పక్కన గోవిందరామస్వామి ఆలయం కూడా ఉంది గోవిందరావు స్వామి ఆలయము అది పెద్ద దేవాలయముగా మన జిల్లాలో అది అతిపెద్ద దేవాలయముగా అది పన్నెండవ శతాబ్దంలో రామాచార్యుల వారు ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో విష్ణువుని గోవిందరామస్వామి అని పిలుస్తారు అందువల్ల గోవిందరావు స్వామి ఆలయం పేరు వచ్చింది అందమైన సాంప్రదాయ దాడు నిర్మాణం కలిగింది ఇది గొప్ప సంస్కృతి ఇక్కడ కూడా అధిక సంఖ్యలో టూరిస్టులు కూడా వస్తుంటారు వాళ్ళని కూడా బాగా ఆకట్టుకుంటుంది అండి ఈ దేవస్థానం ఈ దేవస్థానంలో తిరుపతిలో చూడాల్సిన దేవస్థానంలో ముఖ్యమైన దేవస్థానం ఇది ఒకటి ఇక పోతే ఆ పక్కనే వరాహ స్వామి దేవస్థానం ఉంది ఎంత పది కిలోమీటర్ల దూరంలో వరాహ స్వామి ఆలయం ఉంటుంది వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందు ఈ ఆలయాన్ని మనం దర్శించుకోవాలి దీని వెనక మూలాలు మూలాలను పరిశీలిస్తే వెంకటేశ్వరుడు కొలువైయున్న ఏడుకొండల వరాహ స్వామికి చెందినవి ఈ ఏడుకొండలని ఎందుకు పేరు వచ్చాయి అంటే వెంకటేశ్వర స్వామికి అప్పగించేంత షరతుగా తనకు కూడా సమానంగా పూజలు జరగాలని వరాహ స్వామి కోరినట్లు మన పురాణంలో చెప్తుంది ఈ విన్నపం మేరకే భక్తులు కూడా తనని దర్శించే ముందు వరాహ స్వామిని దర్శించాలని వెంకటేశ్వరుడు అప్పుడు చెప్పారు చెప్పినట్లు మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి తిరుపతికి వెళ్ళిన వారు కూడా తప్పక ఈ సందర్శించాల్సిన ప్రదేశాల్లో కూడా ఈ ఆలయం ఒకటి ఇకపోతే తుమ్మూరు తీర్థం దీనికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తుమ్మూరు తీర్థం అని పవిత్రమైన సరస్సు ఉంది ఈ నీటికి ఒక అద్భుతమైన శక్తులు ఉన్నాయని మన భక్తులు విశ్వాసంగా చెప్తుంటారు ఈ నీరు పాపాలను తొలగించడమే కాకుండా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అని మనం జనాలు ప్ర భక్తులు నమ్ముతుంటారు అంతేకాకుండా ఇక్కడ ప్రకృతి అందాలు సహజ అందాలు ప్రకృతి ప్రేమికులను ఆహ్లాద పరుస్తు ఉంటాయండి అది తుమ్మూరు తీర్థం యొక్క ప్రత్యేకత ఇకపోతే కపిల తీర్థం కపిల తీర్థము తిరుమల కొండపై మెట్ల పాటలో ఉంది మెట్లపాటలో నడిచిపోయేటప్పుడు మెట్లు నుంచి నడిచిపోయేటప్పుడు ప్రముఖ శైవ క్షేత్రమైన కపిల తీర్థం కనిపిస్తుంది అద్భుతమైన ఇది ద్రావిడులు నిర్మించిన ఒక నిర్మాణ శైలితో ఇక్కడ కపిల తీర్థం ఉంది కపిల మునిచే ప్రతిష్టించబడినది కాబట్టి దీనికి కపిలతీర్థం అని పేరు వచ్చింది ఇక్కడ శివలింగాన్ని కపిలేశ్వరుడు అని కూడా పిలుస్తారు ఇక్కడ జలపాతం కూడా ఒకటి ఉంది ఆ జలపాతం ఇక్కడ ప్రత్యేక భక్తులను కూడా ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది ఈ జలపాతం ఇకపోతే నడిచిపోయే దారిలో కూడా అక్కడక్కడ జింకలు పార్కులు ఉంటాయి అక్కడ పార్కుకు పోయే దారిలో వివిధ జాతులకు చెంగిన చెందిన జింకలు ఇక్కడ అధిక సంఖ్యలో కనిపిస్తుంటాయి పిల్లలు నడిచి పోతా జింకల సాగ చూసి ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇది జంతు ప్రేమికులకు ఇది చక్కని గమ్యస్థానం ఇక్కడ జింకలకు ఆహారాన్ని స్వయంగా కూడా మనం అందించవచ్చు చుట్టు కంచె పెట్టి ఉంటారు ఆ కంచె లోంచి మనం జింకలకు కూడా ఆహారాన్ని అందించడం కాకుండా పచ్చని వాతావరణాన్ని కూడా హాయిగా మనం ఆస్వాదించవచ్చు ఇకపోతే ఇక్కడ నుంచి తిరుపతి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కూడా వెంకటేశ్వర స్వామి పార్కు ఒక ఉంటుంది ఆ పార్కులో కూడా తూర్పు కనుమలలో మూడు వందల యాభై చదరపు కిలో మీటర్లు వైశాల్యముతో వెంకటేశ్వర స్వామి నేసనల్ పార్కు విస్తరించి ఉంది ఈ అందమైన జలపాతాలకు అపారమైన జీవాన వైవిద్యానికి ఈ పార్కు ఒక చిరునామ అని చెప్పాలండి ఇకపోతే తలకోన ఇక్కడ తలకోనలో కూడా జలపాతం ఉంది ఇది కింద ఈ ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది ఈ నీరు ఈ నీటి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కటం లేదు ఒక మిస్టరీ గా మిగిలిపోయింది దీన్ని ఎక్కువ పిక్నిక్ స్పాట్ కూడా పేరు ఉంది ఇది పర్వత ఆరోహణకు అనువైన ప్రదేశం ప్రకృతి అందాల మధ్య ఉంది ఇది తలకోన యొక్క విశేషాలు ఇకపోతే అక్కడ చంద్రగిరి చంద్రగిరి ప్యాలెసు చంద్రగిరి కోట అవి పురాతనంగా ఉన్నాయి నిర్మించినవి ఈ పురాతనమైయినాయి అక్కడ కూడా చూసుకుంటే చూసుకుని రావచ్చు ఈ తిరుపతికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది విజయనగర రాజులు అప్పుడు బాగా నుండి యాదవ నాయుడు రాజులు పదకొండవ శతాబ్దంలో వాళ్ళు నిర్మించిన కట్టడాలు ఇవి ఇప్పుడికి ఆ కట్టడాలు బాగా ఉన్నాయి శిథిలావస్థకు చెందిన కూడా ఆ కట్టుబడి ఆ రోజుల్లో కట్టుబడి కాబట్టి ఇంకా స్ట్రాంగా ఉన్నాయి విజయనగర నిర్మాణ సైకి కోటలు నిదర్శంగా నిలుస్తాయి ఇక్కడ కూడా టూరిస్టులు భక్తులు చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళంతా చూసుకుంటుంటారు ఇకపోతే బేడి ఆంజనేయ స్వామి దేవాలయం అని ఒకటి ఉంది ఇది తిరుపతికి పది కిలోమీటర్ల దగ్గరలో తిరుపతికి అన్ని చుట్టుపక్కల ఎక్కువ ఉన్నాయండి ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం ఈ ఒంటె కోసం వెతుకుతున్న హనుమంతుడును తన తల్లి కట్టేసి ఆకాశానికి తీసుకెళ్లినట్టు మన పురాతన కథ కథలు చెబుతుంటాయి ఒంటె కోసం వెతుకుతున్న హనుమంతుడుని ఆ తల్లి కట్టేసి ఆకాశగంగా తీసుకెళ్ళినట్టు మన పురాతనలో చెప్తుంటాయి అందుకే ఇక్కడ అనుమంతుని బేడి ఆంజనేయస్వామిగా పిలుస్తారు బేడిలేసి కట్టేసింది కాబట్టి తన తల్లిగారు అందుకని బేడి ఆంజనేయ స్వామిగా పేరు వచ్చింది హనుమంతుడు కూడా ఆ రోజు ఆ రోజు ఈ రోజుకు ఆ ప్రదేశంలో నిలబడతాడని చాలామంది భక్తులు నమ్ముతుంటారు ఇకపోతే శ్రీవారి మ్యూజియం ఉంది ఇక్కడ కూడా పది కిలోమీటర్ల దూరం అది కూడా శ్రీవారి మ్యూజియం ఉంది ఈ మ్యూజియంలో హిందూ మత చరిత్ర ఇది ఒక తార్కాణంగా నిలుస్తుంది ప్రాచీన కాలంలో దేవాలయాలు నిర్మాణాలు వీటిని నిర్మించారు విగ్రహాలు ఎట్ట చెక్కినయి గ్రంధాలు ఇలా ఎన్నో అపారమైన మతపరమైన విజ్ఞానాన్ని టూరిస్టులకు ఈ మ్యూజియం అందిస్తుంది ఇకపోతే వైకుంఠ తీర్థం వైకుంఠ తీర్థం ఇది నూట పన్నెండు కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురం తీర్థం ఉంది పవిత్రమైన ఇక్కడ జలపాతం రామాయణ కాలం నాటితో సంబంధం ఉందని నమ్ముతారు రాముడికి చెందిన వానర సేన వానరులుకు వానరసేనంత అప్పుడు రాముడు చుట్టు చేరి లంకకి వారధి కట్టినట్టు ఈ వానర సేన ఈ తీర్ధం వద్ద ఉందని కథనం చెప్పేది కథ కథలు చెప్తుంటాయి మన పురాణాలు ఇక్కడ పవిత్ర జలంలో మునగడం వల్ల మనకి అదృష్టం వరిస్తుందని మనకి మంచి భవిష్యత్తు మనతో పాటు మన పాపాలు కూడా తొలగిపోతాయని చాలామంది భక్తులను నమ్ముతుంటారు ఈ పురాణాల్లో కూడా ఉంది కాబట్టి తిరుమలకి పోయి ఇవన్ని చూసుకుంటే ఒక మానవ జీవితం ఈ జన్మకి ధన్యం అవుతుందని అనిపిస్తుంది ఈ తిరుమల యొక్క వాతావరణము గాని ఎంత లా ఎండాకాలం పోయినా కూడా చల్లగా చెట్లు మధ్యలో చాలా కూలింగ్ ఉన్నట్టు ఉంటుంది ఆ తిరుమలలో వాతావరణము అంతా అక్కడ నుంచి రాబుద్ధి కాదు అట్టు ఉంటుంది అన్నమాట తిరుమల ప్రదేశం అందువల్ల మాకు దగ్గరలో ఉంది కాబట్టి నెల్లూరు నుంచి పోయేసి చూసుకుని వస్తు ఉంటాము అది యొక్క తిరుమల యొక్క విశేషాలు